హలో అవునండి అవునండి మీరు ఎవరండి

అవును అవునమ్మా ర్యాంక్ ఎంతొచ్చిందమ్మ

చూస్తానమ్మ మరి చూసి ఫోన్ చేసి చెప్తాము నాకు చూస్తాను చూసి పో ఫోన్ చెప్తాము అప్పుడు మీరు మీ ఒరిజినల్స్ సర్టిఫికేట్లు అవన్నీ తీసుకుని రండి అలాగేనమ్మా అలాగే తప్పకుండా అలాగేనమ్మా అలాగే అలాగేమ్మా తప్పకుండా సరే సరే చూస్తాం చూస్తాంలే అమ్మా చూసి ఫోన్ చేస్తాము ఫోన్ చేసాక ఒరిజినల్స్ అవన్నీ పట్టుకొని రండి మీరు ఇంకా లేదమ్మా అవ్వలేదు స్టార్ట్ అయ్యాక ఫోన్ చేస్తాము అప్పుడు రండి అవునవును

సరే అమ్మ అలాగేమ్మ అలాగే అలాగేమ్మ మంచిది సరే